నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడూ పాడుతూ ఉంటాను నాకు ఎక్కువగా ఇష్టమైన నేను పాడే ఎక్కువ పాటలు ఏమిటంటే మూవీ సాంగ్స్ ఈ మూవీ సాంగ్స్ ఎప్పుడు ఏదో కొత్తగా వచ్చిన అది నేర్చుకోని పాడుతూ ఉంటాను నాకు మూవీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు కొత్తగా వచ్చిన మూవీ సాంగ్ బేబీ అనే మూవీలో ఓ రెండు ప్రేమ మేఘాలు అనే సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది ఈ ఓ రెండు ప్రేమ మేఘాలు అనే సాంగ్ లిరిక్స్ నాకు చాలా బాగా నచ్చి నేను అకర్షించుకున్నాయి నేను ఆ సాంగ్ని ఎక్కువగా పాడుతూ ఉంటాను ఫ్రీ టైమ్స్లో సాంగ్స్ అనేవి నేను ఎక్కువగా పాడుతూ ఉంటాను మూవీ సాంగ్స్ అయినా నాకు చాలా ఇష్టం పాడడం అనేది నాకు చాలా ఇష్టం సో నేను ఎక్కువ మూవీ సాంగ్స్నే పాడుతూ ఉంటాను అవి ఎప్పుడు నేర్చుకోని పాడుతూ ఉంటాను